భారతీయ సమాజంలో మతం అన్నది ముఖ్యమైన పాత్ర మన భారతదేశంలో మతాలు పోల్చుకుంటే అవి ఎక్కువగా మూడు పాత్రలే ఉంటాయి అదీ క్రిస్టియానిటీ హిందూఇజం ముస్లిం వీళ్ళు మతాలు ఒకొక్కరు ఒకొక్కలాగా ఉంటాయి అనమాట తెలుగువాళ్ళు అంటే హిందూస్ కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ వాళ్ళ మతాలకి వాళ్ళ వాళ్ళ ప్రియారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి తెలుగు వాళ్ళు ఇలా ముస్లింలని ఇలా క్రిస్టియన్స్ని ఇద్దరినీ సమానంగా చూస్తారు వాళ్ళ మతాన్ని కూడా ఏమీ కించపరచరు ఏమీ అనరు కానీ ఈ క్రిస్టియన్లు ఉన్నారే వాళ్ళదే మాట వాళ్ళు చెప్పిందే చెయ్యాలి వాళ్ళ దేవుడే అనంటారు ఈ దేవుడు దేవుడు అంటారే దేవుడు అనే వాళ్ళు ఎవరు ముఖ్యంగా చెప్పాలంటే అందరినీ ఈక్వాలిటీగా చూసేవాళ్ళు ఏ బైబుల్లో చెప్పలేదు ఏ ఖురాన్లో చెప్పలేదు మనం భగవద్గీతలో కూడా చెప్పలేదు ఎవరినీ సపరేట్గా చూడాలి వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళే అని అన్నీ మతాలు ఒక్కటే అందరూ ఒక్కటే అందరినీ ఈక్వల్గా చూడాలి అందరికీ సమానత్వం ఉండాలి ఈ క్రిస్టియన్స్ ఉన్నారే ఎప్పుడూ హిందువులని సపరేట్గా పెడతారు అలా అని ముస్లింస్ని సపరేట్గా పెడుతారు క్యాస్ట్ పరంగా తీసుకొని వచ్చి దాని వల్ల ఈ క్యాస్ట్ ఇది అన్నీ పక్కన పెట్టేస్తే క్రిస్టియన్స్ ఉన్నారే వాళ్ళు మన హిందువుల ప్రసాదాలు తాకరు వాళ్ళ ఇళ్ళల్లోకి కొంతమంది రాను కూడా రారు వాళ్ళే బయట నుండి వచ్చి తీసుకొని పోతారు ముస్లిమ్స్ ఇప్పుడు కొంతమంది మారుతున్నారు ఎందుకంటే బీబీ నాంచారమ్మ మన వేంకటేశ్వర స్వామిని పెళ్ళి చేసుకున్నారనీ వాళ్ళు కొందరు ఇంక మన వాళ్ళో కలుస్తారు మనం వాళ్ళది కూడా మనం తెలుగు వాళ్ళు అంటే హిందూస్ ముస్లిమ్స్ వాళ్ళ దానికి అన్నిటికీ వెళతారు అన్నీ చూసుకుంటూ అలాగే క్రిస్టియన్ వాటికి అన్నింటికీ వెళతారు అన్నీ చూసుకుంటారు క్రిస్టియన్స్ మాత్రమే ఇంకా మేల్కోవాలి వాళ్ళలో నాకు నచ్చేది ఒక్కటే క్రిస్టియన్స్లో వాళ్ళ వాళ్ళే ఈక్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది అంటే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్గా ఇంకా కరెక్టుగా చూసుకుంటారు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే వాళ్ళంత హై లెవెల్ ఇంకొకరు ఉండరు ఎడ్యుకేషన్లో వాళ్ళకి హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వొచ్చు వాళ్ళు ఆడ పిల్లలని మాత్రం ఇలా సెపరేట్గా చూడరు ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా చదువుకోవాలి చదువుకి చాలా ఇంపార్టన్స్ ఇస్తారు క్రిస్టియన్స్ నాకు వాళ్ళలో నచ్చినది క్రిస్టియానిటీలో వాళ్ళు ఇచ్చే ఈక్వాలిటీ అంటే మ వీళ్ళు చదువుకోవాలి వీళ్ళు చదువుకోకూడదు చిన్న వాళ్ళు అం దాంట్లో క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అవి చూడరనమాట అందరూ ఒకేలాగా చూస్తారు అందరూ ఖచ్చితంగా చదువుకోవాలీ అందరూ పక్క ఎడ్యుకేటెడ్ గానే ఉండాలి అని అనుకుంటారు ఈ క్రిస్టియానిటీలో నాకు నచ్చేది అదొక్కటే అమ్మా ఈ అదొక్కటి మార్చుకుంటే అంటే వీళ్ళ మతం ఇది వీళ్ళు చెప్పేది ఇది అని అంటే వేరే దేవున్ని అలా పోల్చి అలా మాట్లాడకుండా వాళ్ళు కూడా అందరూ మనలాగే మన ప్రసాదాలు తింటూ మనతో పాటు కలిసి కూర్చుని మనతోపాటు కబుర్లు చెప్పుకుంటూ అలా ఉంటే అప్పుడు ఏ మతానికి మనము ఇది వీళ్ళ మతం ఇది వీళ్ళది అని చెప్పనక్కర్లేదు అన్నీ ఒకేలాగా ఉంటాయి

భారతదేశం హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎప్పుడూ కలిసే ఉండాలి వాళ్ళు ఒకరిని ఒకరిని ఎత్తి చూపించుకోకూడదు ముగ్గురు కలిసి ఉంటేనే ఆ త్రీ ఫ్లాగ్స్కి ఆ త్రీ కలర్స్కి ఐ మీన్ ఆ త్రీ కలర్స్కి ఉన్న వ్యాల్యూ ఇంకా ఎక్కువగా ఉంటుంది జైహింద్